హలో హాయ్ అండి నా పేరు శరణి

ఏమిటండీ దాని ప్రైసు ఫిఫ్టీ ఫిఫ్టీ తౌజండ్ ఉంటాయండి వన్ లాక్ ఉంటుందండి టూ లాక్స్ ఉంటాయండి జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయండి మీకు ఏం కావాలో మీకు ఏమేమి బాగుంటాయో కొంచెం నాకు ఐడియా ఇస్తే మీకు నేను చెప్పగలనండి చూపిస్తాను సరేనండి మీకు జ్యువెలరీ ఏమేమి కావాలి

అవన్నీ ఉన్నాయండి మీకు కావాలంటే నేను పంపిస్తాను సరేనండి అవి ఈ రెండు అండీ మా దగ్గర సరే అండి ఓకేనండి బాయ్ అండి